చెప్పండి మీరెవరండి అరకులో ఎక్కడెక్కడ తిరుగుదాము అనుకుంటున్నారండి ఇప్పుడా అరకులో బొర్రా గుహలు అనీ ఒకటి ఉంటాయండి అవి చాలామంది తరచుగా చాలా చాలా మంది అయితే ఎక్కువ దానికే వెళ్తారండి ఇక అక్కడ వచ్చేటప్పటికే ఒక పట్టేస్తుందండి ఎక్కువ టైమ్ అక్కడే పట్టేస్తుందండి చాలాసేపు తరువాత మీరు మొత్తం అంతా బాగానే ఉంటుందండి ఇంకా ఏంటంటే మేము మీరు ఎక్కడెక్కడ మేము చెప్తాము అండీ ఎన్ని ప్లేస్లు ఉన్నాయో అన్ని ప్లేస్లు మేము చెప్తాము దాన్ని బట్టి మీరు ఏంటంటే మీరు ఎక్కడెక్కడ తిరగాలనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి మేము ఒక రేటు అనేది చెప్తాము మొత్తం మీరు ఉన్న రోజుల్లో మొత్తం మీరు అన్నవి అన్నీ మేము తిప్పడానికి ఉంటుంది అన్నీ తిప్పేసి తిప్పడం తిప్పేస్తామండి మేము మీకు వాటర్ఫాల్స్ ఉంది అనుకోండి మీరు దగ్గర దగ్గర ఒక రోజంతా అక్కడే పట్టేస్తుందండి ఎందుకంటే మనం మనము అక్కడికెళ్ళేటప్పటికే కొంచెం ఇక్కడ నుంచి దూరం అండీ అంటే మీరు రూము గట్రా కొంచెం మంచివేనా అండీ లేదంటే ఏదన్నా చిన్న చిన్న వీటిలో ఉంటారండి మంచివేనండీ అంటే అదే అండి కొన్ని మంచివైతే ఉంటాయి కొంచెం దూరం అండీ అవి వాటర్ఫా వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అందుకేనండి అక్కడ నుంచి దూరం అందుకనే వాటర్ఫాల్స్ కొంచెం టైమ్ పడుతుందండి మీరు ఇంకా అక్కడ ఎదర మీరు చూసుకుని భోంచేసి ఇంకా స్నానాలు చేసేసరికి ఒకరోజు పట్టేస్తుందండి అవి వాటర్ఫాల్స్ బొర్రా గుహలు ఆ కొండలు అవన్నీ గట్రా అక్కడ చాలా బాగుంటాయండీ అండి ఏం ఏంటండీ ఇక్కడ మంచి ప్లేస్ అంటే ఇంకా అది అయితే బాగుంటదండి చాలా బాగుంటుందండి మీకు వాటర్ఫాల్స్ అండీ మెయిను వాటర్ఫాల్స్ ఒకటీ అండి బొర్రా గుహలండి చూడటానికి గట్రా ప్రకృతి చాలా బాగుంటుందండి అక్కడ స్పెషల్గా

ఇవి చూసుకోడానికి అలా మీకు చాలా బాగుంటుందండి మీకు వాటర్ఫాల్స్లోనే వాటర్ఫాల్స్ ఒకటి ఆ గుహలు ఒకటి అవి చాలా బాగుంటాయండి అవి చూసేటప్పటికే పట్టేస్తుందండి మీకు

సరేనండి సరేనండి